నేను తీసిన ఫోటోల్లో నాకు రీసెంట్గా నేను ఒక ఫోటో తీసుకున్నాను అది నాకు చాలా ఇష్టం అయింది ఎందుకంటే నేను మిర్రర్ ఫోటో అద్దంలో ఇట్లా అద్దంకి మందర ఇట్లా నిలుచొని తీసుకున్న ఫోటో అది నాకు చాలా చాలా చాలా బాగా నచ్చింది అది నాకు చాలా ఇష్టం నేను ఇక్కడ మా మా అక్క వాళ్ళ అక్క ఇంకా బావ వాళ్ళ రూంలో తీసుకున్నాయి వాళ్ళ పెళ్ళి ఫంక్షన్ ఉండే దావత్ ఉండే అందుకోసం పోయి ఉండే మేము ఆడ మన అక్క శనివారంకి వెళ్ళాము వెళ్ళి ఆడ పోయి కూర్చున్నాము కూర్చొని తరువాత నేను అనుకున్న కొన్ని ఫొటోస్ తీసుకున్నామని మంచిగా రెడీ అయిపోయిన నేను పింక్ డ్రెస్ వేసుకొని పైన మళ్ళీ ఒక మంచిగా బ్లూ స్కార్ఫ్ వేసుకొని అట్లా పోయిన అయితే నేను పోయి అట్లా రూంలో ఉన్న అయితే ఆడ మంచిగా అన్నీ ఆ రూంల బెడ్ ఉండే బెడ్ పైన ఇట్లా మంచిగా డెకరేట్ చేసి దోమల బారీ ఉండే మస్కిటో నెట్ అది ఉండే అయితే అది మంచిగా ఇట్లా మనం ఒక దానికి ఒక రస్సీ ఉండే ఇట్లా మనం గుంజితే అది పైకి వెళుతుండే ఇది ఇట్లా విడిచివేస్తే అది కిందికి వస్తుండే అది నాకు చాలా నచ్చింది అందుకోసం ఆడ నిల్చొని నేను చూసుకుంటాను ఒక ఫోటో తీసుకుందామని ఆలోచించిన తరువాత ఆడ బెడ్షీట్ కలరు బ్రౌన్ కలర్ ఉండే చాక్లెట్ కలర్ అయితే అది బెడ్ కూడా చాలా మంచిగా సాఫ్ట్గా ఉండే ఆడ అద్దం ఉండే అల్మారా అల్మారా అద్దం ఉండే ఆ అద్దంలో ఇట్లా చూసి ఫోటో ఇట్లా తీసుకున్నా ఇట్లా ఫోన్తో బ్యాక్ ఫోటో తీసుకున్నాను తీసుకుంటే అది అంత మంచిగా రాలేకుండే బ్లర్గా వచ్చింది

అని ఇట్లా చెబితే చూసినా చూస్తే బాగానే వచ్చింది దానికి కొంచెం ఒక మంచి ఫిల్టర్ పెట్టి నేను ఒక్కసారి చూద్దామని మా ఫ్రెండ్కి పెడితే చాలా బాగా వచ్చింది అని చెప్పింది తరువాత నేను ఇంకో పోస్ట్ చెప్తాను అది దానికి చెయ్యి నువ్వు అది ఇది చెబితే అప్పుడు నాకు లాస్ట్లో నేను ఇట్లా ఫోన్ పట్టుకొని ఇట్లా అద్దం ఉండే అద్దం ముందర ఆ బెడ్ ఉండే మంచం మీద ఇట్లా కూర్చొని పైన మస్కిటో నెట్ ఉండే దోమల బారీ ఉండే అది ఇట్లా పట్టుకొని ఇట్లా జాలి నుండి ఇట్ల ఫోన్ వేసి ఫొటోస్ తీసుకుంటే అది చాలా బాగా వచ్చింది ఫోటో ఎందుకంటే అది పోజ్ ఇంకా మనం చేసే స్టైల్ స్ట్రక్చర్ బాగుండే అందుకోసం అది నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫోటో నేను నా నేను నా వాట్సాప్ డీపీ పెట్టుకున్న ఇంకా నేను ఇంస్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేసినా మంచిగా ఫోటో తీసుకొని ఆ ఫోటో తీసుకొని మంచి సాంగ్ పెట్టేదానికి ఆడ్ చేసి మంచిగా కొన్ని కొన్ని ఇట్లా నా పేరు రాసి ఇంకా కొన్ని డెకరేషన్ లెక్క నేను ఫోటోని ఇట్లా మంచిగా బార్డర్స్ పెట్టి ఇంకా మంచి ఇట్లా హార్ట్స్ గుండె సింబల్ ఉండే లెక్క నేను ఇట్లా పెట్టి ఆడ మంచిగా నా పేరు వ్రాసుకొని నేను చేసే నాకు ఆ ఫోటో బాగా నచ్చింది బాగా లైక్స్ వచ్చాయి నాకు